కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో నేను స్టూడెంట్గా ఉన్న ఆ సమయంలో నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను మొదటగా ఆన్లైన్ క్లాసులు నాకు సరిగ్గా ఎక్కేవి కావు అర్థమయ్యేవి కావు మన ముందు టీచర్ ఉండి పాఠములు చెప్పినప్పుడు ఒకలా అర్థం అవుతాయి ఆన్లైన్లో అర్థం అయ్యేవి కావు అందువల్ల నేను నా కాలేజ్ని ఎంతగానో మిస్సయ్యేవాడ్ని నేనైతే నాకున్న స్మార్ట్ ఫోన్ ద్వారా పాఠములు వినేవాడ్ని కానీ నా స్నేహితుల్లో కొంత మందికి స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల ఆ కాలంలో పాఠములు వినడానికి వారికి అవకాశం ఉండేది కాదు అందువల్ల వారుఎంతో నష్టపోయారు నేను మరి కొంత మంది స్టూడెంట్లు సరిగ్గా పాఠములు వినకపోవడం వల్ల మేము కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అందువల్ల ఆన్లైన్ విద్య కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో విద్యారంగానికి ఎంతగానో నష్టం తీసుకు వచ్చింది